హలో మేడం మేము మా పక్క వాళ్ళ నుండి మీ నెంబర్ తీసుకున్నాము మీ స్కూల్ లో ఎల్కేజీ నుండి థర్డ్ క్లాస్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయా

ఏంతండీ కాస్టు అంటే ఫీ ఎంత ఒక క్లాస్

ఓన్లీ

ఓన్లీ ఈ ఫీజస్ ఏ కాక ఇంకా ఎక్స్ట్రా ఫీజస్ కూడా చేయి

ఈ ఈవినింగ్స్ ట్యూషన్స్ ఉంటాయా అండి

ఫ్యాకల్టీ బాగున్నారా అండి మరి ఓకే అండి అన్ని ప్లే ప్లే ప్లే ఏరియా

ఆ ఓకే అండీ థ్యాంక్ యూ